హలో గుడ్ ఈవినింగ్ అండి ఓలో క్యాబ్ కదండి రేపు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నేను బుక్ చేశానండి మీకు వీలు అవుతుందా అండి ఓ వీలు అవుతుందా ఎందుకంటే అండి ఆరున్నర కల్ల రావాలండి ట్రాఫిక్ వలన చాలా టైమ్ పడుతుంది కదండీ నా ఫ్లైట్ పదకొండు గంటలకండి టూ అవర్స్ పడుతుంది ట్రాఫిక్ వలన మీరు ఏమనుకోపోతే రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు వస్తానంటే నేను రెడీగా ఉంటానండి మీరు తప్పకుండా వస్తారు కదండీ థ్యాంక్ యూ అండి